నేను తెలుగులో వచ్చి చూసే మ్యాగ్జిమమ్ టీవీ షో ఒకటే ఒకటి అది జబర్దస్తు జబర్దస్త్ చాలా బాగుంటుంది జబర్దస్త్ మోస్ట్లీ చాలా కామెడీగా ఉంటది దాంట్లో గెటప్ సీను మిగతా చాలా మంది ఉంటారు వాళ్ళ యాక్టింగ్లు కానీ చాలా వరకు బాగుంటుంది నవ్వించేలా ఉంటుంది రోజాను తరువాత చిరంజీవి తమ్ముడు వాళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తూ ఉంటారు కానీ చాలా బాగుంటుంది చూసేకి అందరూ చూడవచ్చు చక్కగా ఇది